చెప్పండి యా యా ఓకే అండి టూరిస్ట్ ఏజెంట్ మాట్లాడండి ఎక్కడ నుంచి మీరు అక్కడ నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అండి అంటే ఓకే విశాఖపట్నం విశాఖపట్నంలో కదండి రామనాద్ యా ఓకే అండి అయితే మరి మీ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉంటారు తెలుసుకోవచ్చా యా ఓకే ఓకే ఫ్యామిలీ మొత్తానికి కవర్ అయ్యే పాలసీ మీ పాలసీ వచ్చి ఏంటంటే ఇయర్లీ టెన్ థౌసండ్ మ్యామ్ సిక్స్ మెంబర్స్కి కాను మీరు డైరెక్ట్ హాస్పటలైజేషన్ అయ్యింది అనుకోండి అంటే ఇప్పుడు మీరు ఎట్లా లాస్ట్ ఫీవర్ కానీ మీకు ఏదైనా వచ్చి హాస్పటల్లో అడ్మిట్ అయితే ఏదైనా అయ్యి అడ్మిట్ అయ్యి ఒక త్రీ డేస్ ఉన్నారు అనుకోండి త్రీ డేస్ ఉంటే ఆ త్రీ డేస్ త్వరగా డిశ్చార్జ్ అయిపోతే అయి అయినందుకు కాను అండి డిశ్చార్జ్ అయిపోయినందుకు కాను మీరు ఆ బిల్ అంతా మేము పే చేసుకుంటాం అండి అంటే మా ఇన్సూరెన్స్ నుండి పే అయిపోతుంది అండ్ దానితోపాటు మీకు ఏమైనా గోల్డ్ లోన్స్ అవి ఇవి ఉంటాయి కదా గోల్డ్ మీద లోన్స్ తీసుకున్నవి గోల్డ్ లోన్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా మా ఇన్సూరెన్స్ ఏజెన్సీ పే చేస్తుంది అండి మీరు మళ్ళీ ఇప్పుడు సపోజ్ మీరు సిక్ ఉన్నారు మీరు పైసలు కట్టలేరు కదా సో లైక్ దట్ అట్లా అన్నట్టు ఆ అమౌంట్ అంతా ఇన్సూరెన్స్ ఏజెన్సీ నుంచి మేము మీకు క్లైమ్ చేస్తాము కట్టాల్సిన అవసరం ఉండదు ఆ అంటే ఎన్ని ఆ ఇయర్లీ మాత్రం టెన్ థౌసండ్ అంటే ఒక టెన్ చూడండి మ్యామ్ మీరు కట్టేది జస్ట్ మంత్కి థౌసండ్ రూపీస్ మీ సిక్స్ మెంబర్స్కి కాను కానీ యట్ ఎ టైమ్ ఒకేసారి పే చేస్తున్నారు మీరు సింగల్ పేమెంట్ కాబట్టి మినిమం ఫైవ్ లాక్స్ వరకు క్లైమ్ అవుతుంది మీకు సడన్గా ఆక్సిడెంటల్గా కానీ సడన్ డెత్ అయిన కానీ ఒక్కొక్కరికి కాను ఇప్పుడు ఫర్ సపోజు సడన్ డెత్ అయింది అనుకోండి ఒక్కరికి ఫైవ్ ల్యాక్స్ వస్తాయి అంటే హెల్త్కి సంబంధించి ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు ఏమైనా సర్జరీ కానీ ఏదైనా అయిన కానీ ఒకరికి ఫైవ్ లాక్స్కి ఫైవ్ ఫైవ్ కాదు మ్యామ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్లైమ్ అవుతుంది అంటే మీరు పెట్టిన చెప్పండి

మ్యామ్ డైరెక్ట్ వచ్చాను అంటే నేను మీ మీ ఆధార్ కార్డ్ అవి ఇవి ఇస్తే నేను మీ నేమ్ మీద ఇన్షూరెన్స్ తీయడానికి లాగిన్ చేస్తాను మీరు మీ ఫోన్తో ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవచ్చు మాకు ఇవ్వాలి అనే అని ఏమి లేదు అండ్ మీకు ఇయర్లీ ఇయర్లీ కూడా ఇంటిమేషన్గా నేను మీకు గుర్తు చేస్తుంటాను టైమ్ వస్తుంది మీరు పే చేసుకోవడానికి అని చెప్తాను ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ